మచిలీపట్నం మచిలీపట్నంలో లాభంగా రవాణా సంస్థలు ఉంటాయి రైల్వే శాఖ ద్వారా ఇక్కడ చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటాము తక్కువ ఖర్చులు అయ్యేలాగా ఆశిస్తారు అన్ని ఊళ్ళు వెళ్ళడానికి కనీ అన్ని సౌకర్యంగా ఉంటుంది మేము కూడా ప్రయాణాల్లో చాలా హ్యాపీగా ఉంటాము